ఇంట్లో కూరగాయల మొక్కలు పెంచుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే ఆరోగ్య సమస్యల నుంచి కూడా చాలా దూరంగా ఉండడానికి కూరగాయలు కూరగాయల పెంపకం మరియు పూలు పళ్ళ పెంపకం చాలా అవసరం నిత్య అవసరం వస్తు నిత్య అవసరంలో మనం ఉపయోగించేవి ఎక్కువగా కూరగాయలు తినడం వల్ల మంచి ఆరోగ్యకరమైన కూరగాయలు తినడం వలన మంచి ఆరోగ్యాన్ని మనం ఆస్వాదిస్తున్నట్టు అని అర్థం మంచి మంచి పూల తోటలు రకరకాల పూలు పెంచడం వలన మనకు ఆహ్లాదకరమైన ఆరోగ్యాన్ని మనం ఇంట్లో పెట్టుకున్నట్టు ఆరోగ్యం మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టుగా భావిస్తాము

పళ్ళు పెద్ద పళ్ళ తోటల వలన కూడా పళ్ళ తోటలు అంటే జామ దానిమ్మ దానిమ్మ నిమ్మ నిమ్మకాయలు ఇలా అనేక రకాలైన పళ్ళను మామిడి తోటలు పెంచుకోవడం వల్ల కూడా బయట కోనే బయట మార్కెట్లో దొరికే ఫ్రూట్స్ వలన చాలా కెమికల్స్ జరుగుతున్నాయి కావున ఆర్గానిక్ పంటల వల్ల కూడా ఇప్పుడు చాలా ఉపయోగాలు ఉన్నాయి రసాయనాల ద్వారా పండించిన కూరగాయల కంటే ఎరువులతో పండించిన కూరగాయలు చాలా అవసరం మనకు ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు ఈ సమయంలో మనము ఎరువులతో పండించిన పళ్ళు కూరగాయలను మాత్రమే ఎక్కువగా తీసుకోవాలి వాటి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎరువులతో పండించిన పంటలలో పండించిన వరి ధాన్యాలు కానీ వాటి వల్ల మనకు ఆరోగ్యం మెరుగుపడుతుంది కాబట్టి మనకు కూరగాయలు పళ్ళు అవి చాల అవసరం అందుకని వాటిని పెంచడం నాకు ఇష్టం